భారతదేశం అనేది విభిన్న ప్రకృతి దృశ్యాలు మరియు సంస్కృతులతో కూడిన దేశం భారతదేశానికి చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా గొప్ప వారసత్వం ఉంది ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించి దేశంలోని విభిన్న భౌగోళిక నిర్మాణం కారణంగా భారతదేశంలో సందర్శించడానికి పుష్కలంగా ఉన్నాయి భారతదేశంలోని ప్రసిద్ధి దేశాలలో పర్వతాలు సరస్సులు బీచ్లు మైదానాలు అడవులు ఎడారులు మరియు భారతదేశంలోని చిత్తడి నేలలు మరియు బ్యాంకు వాటర్లు కూడా ఉన్నాయి భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాలి అనుకునే కొన్ని ప్రదేశాలు ఏమిటంటే ఆగ్రా జైపూర్ ఢిల్లీ శ్రీనగర్ కోర్క్ షింగ్లాంగ్ ఆగ్రాలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలలో ఒకటి ఆగ్రా తాజ్మహల్కు నిలయం ఇది ప్రపంచంలోనే ఏడో వింతలలో ఒకటి ఆగ్రాలో ఇతర ఆకాంక్షణలు ఫతేపూర్ సిక్రీ అక్బర్ టెంపుల్ మరియు ఐత్ మాత్ ఊద్ ఔలా మసీదు జైపూర్ పింక్ సిటీ ఇది పిలవబడే జైపూర్ దాని సుందరమైన వారసత్వ భవనాలకు ప్రసిద్ధి చెందింది జైపూర్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు హవామహల్ జంతర్ మంతర్ మరియు అక్బర్ మహల్ ఢిల్లీ భారతేదేశ రాజధాని ఢిల్లీ చరిత్ర సంస్కృతి మరియు ఆధునికత యొక్క కలయికకు అందిస్తుంది ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు తాజ్మహల్ ఇండియా ఖుతుబ్మీనార్ మరియు లాల్ఖీలా శ్రీనగర్ జమ్మూ మరియు కాశ్మిర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ దాని అందమైన పర్వత దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది శ్రీనగర్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు డాల్ లేక్ షిప్ నగర్ ఫార్ట్ మరియు జాడోల్ లాండా కూర్గ్ బ్ బ దక్షిణ భారతదేశంలోని స్కాట్లాండ్ అని పిలువబడే కూర్గ్ దాని అందమైన పర్వత దృశ్యాలకు మరియు ట్రెక్కింగ్ అవకాశాలకు ప్రసిద్ధి చెందింది కూర్గ్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు ఎకో పాయింట్ ఫోటో పాయింట్ మరియు భగీరధీ నది షింగ్లాంగ్ ఉత్తర ఈశాన్య భారతదేశంలోని నార్వే అని పిలవబడే షింగ్లాంగ్ దాని అందమైన పర్వత దృశ్యాలకు మరియు ట్రెక్కింగ్ అవకాశాలకు ప్రసిద్ధి అంతే కాకుండా మన రంపచోడవరం మారేడుమల్లి ఆర్కే బీచ్ అరకు ఇలాంటివి గోవా బీచ్ ప్రదేశాలు ఇలాంటివి చాలా ఉన్నాయి భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాలి అనుకునే కొన్ని ప్రదేశాలు ఇవి